నృత్యం చేయడం నేను చిన్నప్పటి నుండే మొదలుపెట్టాను నృత్యం అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుండి నేను ఎన్నో నృత్య ప్రదర్శనల్లో పాల్గొన్నాను కూచిపూడి భరతనాట్యం వెస్ట్రన్ ఇలా ఎన్నో నాట్య ప్రదర్శనలు చేసాను చదువుకునే రోజుల్లో ప్రతీ సంవత్సర వార్షిక వేడుకల్లో పాల్గొని నృత్య ప్రదర్శనలు చేసేదాన్ని దాన్ని చూసి అందరూ ఎంతో మెచ్చుకునే వారు అంతే కాకుండా నేను నృత్య ప్రదర్శన పోటీలలో కూడా పాల్గొని విజేతగా నిలిచాను నృత్యం పట్ల నాకు ఉన్న ఇష్టం అభిమానం నన్ను నృత్యం నేర్చుకునేలా చేసాయి సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొని నృత్య ప్రదర్శన చేసేదాన్ని